మీకిష్టమైన హీరో ఎవరు అల్లు అర్జున్ నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అతను ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది ఎనభై రెండున చెన్నైలో జన్మించారు అతని తల్లి నిర్మల తండ్రి అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్ వాళ్ళ తాత గారు మంచి హాస్య నటుడు అతని పేరు అల్లు రామలింగయ్య అయన వెయ్యి సినిమాల వరకు హాస్య నటుడుగా మంచి పేరు ఉంది తన మనమడు అయిన అల్లు అర్జున్ భారతీయ చలన చిత్ర నటుడు అతను ప్రధానంగా తెలుగు సినిమాలో పని చేస్తున్నాడు విజేత సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా మరియు డాడి సినిమాలో డాన్సర్గా నటించి తరువాత రెండువేల మూడులో గంగోత్రి సినిమాతో హీరోగా వచ్చాడు అల్లు అర్జున్ తరువాత తన మేనమామ చిరంజీవి బావ మరిది రామ్చ రణ్ వీళ్ళు మంచి నటులు అలాగే అల్లు అర్జున్కి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఒకరు అన్నయ్య అల్లు వెంకటేష్ మరియు తమ్ముడు అల్లు శిరీష్ అర్జున్కి ఆరు మార్చ్ రెండువేల పదకొండున స్నేహా రెడ్డిని పెళ్ళి చేసుకున్నాడు వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఒకరేమో అల్లు అయాన్ మరియు అల్లు అర్హ అలా మొదలైన జీవితం ప్రస్తుతం అల్లు అర్జున్ చాలా సినిమాలు చేశాడు ఇప్పుడు ఇరవై సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు వచ్చింది ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకి ముందే అల్లు అర్జున్కి పుష్ప ది రైజ్ సినిమాకు గాను తన నట నటనకు గాను ఉత్తమ జాతీయ అవార్డు కూడా తీసుకున్నాడు